రైట్ బాబు ట్యాక్సీ మేము గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళాలి బాపట్ల నుంచి మళ్ళీ అక్కడ సూర్యలంక బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాలి రిసార్ట్స్లో కొంతసేపు ఉంటాము టైం పడుతుంది మరి వెయిటింగ్ ఛార్జెస్సు మళ్ళీ అక్కడి నుంచి బాపట్ల వచ్చి బాపట్ల నుంచి మళ్ళీ రిటర్న్ గుంటూరు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి అనుకున్న దానికన్నా రెండు ప్లేస్లు ఎక్కువ రీచ్ అయినాయి కాబట్టి ఆ వెయిటింగ్ ఛార్జెస్ నీ సబ్ చార్జెస్ ఎంత అవుతాయో చెప్పమ్మ అక్కడి నుంచి గుంటూరికి మళ్ళీ రిటర్ను మూడు చార్జెస్ ఎంత అవుతాయో అంత అమౌంట్ చెప్తే మేము పేమెంట్ చేస్తాము